హలో ఎలక్ ఎలక్ట్రీషియనా అండి యాక్చువల్లీ ఐ యామ్ ఎ కన్స్యూమర్ అఫ్ ఎలక్ట్రీషియన్ సో నాకు ఒక ఆఫీస్కొచ్చి మీరు నాకు వర్క్ చేసిపెడతారా ఇక నాకు మీ ప్రాజెక్ట్సు నచ్చాయి కొంచెం మీరు కొంచెం వర్క్ చేస్తారా అన్నట్టు కాంటాక్ట్ అయ్యాను చూసాను మీ నెంబర్ మాది యాక్చువల్లీ మంచిర్యాల ఇవి చాలు అవి మీరు చూసుకుంటారా వాటికీ ఎక్స్ట్రా మనీ ఏమైనా చేయిమంటారా

అంటే రీజనబుల్గా ఉండచ్చా మాకు రీజనబుల్గా ఉండచ్చు మేము పెట్టచ్చు ఒక పర్లేదు ఒక సిక్స్ తౌజండ్ వరకు అట్లా అంటే చేస్తాం రీజనబుల్గా ఉంటే ఓకే ఓకే ఓకే మాట్లాడింది బట్టి ఒకే బట్ వర్క్ అనేది మాకు సాటిస్ఫైయింగ్గా ఉండాలి అది మీరు చేసింది

ఓకే ఓకే డన్ అది అది పర్టిక్యులర్ గానే మాకు అదే కాంటాక్ట్ అయ్యాం కదా కొంచెం మాకు ఏమైనా డిస్కౌంట్ ఉంటుంది కదా అన్నట్టు మేము చేసాం నువ్వు అదే కరక్ట్ గానీ వర్కర్స్ అవి అన్నీ మీరే చూసుకుంటారా

ఫుడ్ మేమే చేసుకుంటాం బట్ మాకు వర్క్ అనేది మాకు సాటిస్ఫయింగ్గా ఉండాలి ఎక్కడా మళ్ళీ మీకు రిపోర్ట్ రాగద్దు ఓకే ఓకే బట్ అదే మరి ఓకే అది కంపెనీ అది మాది కొంచెం మంచిగా అవ్వాలి కదా అన్నట్టు అని నేను కొంచెం మంచిగా ఒక మంచి ఎలక్ట్రీషియన్ని చూసుకుంటాం కదా మాకు కొంచెం బాగుంటే

ఓకే ఓకే ఓకే సార్ త్యాంక్స్ సార్